చెప్పండి ఏ విధంగా సహాయపడగలము చెప్పండి అయ్యో అవునా అండి రూమ్ నెంబర్ ఎంతండి రెండు అండి ఎప్పుడు ఎలా పట్టేసిందండి అవునండి మెయిన్ తలుపు అండి అవునా అండి ఒకసారి లాగి పైన ఏమన్నా బోల్ట్ పెట్టారేమో చూడకపోయారా అండి అయ్యో అవునండి అది కిందకి అలికి ఇస్తారా అండి గడీ కట్టా పట్టుకొని కాడా కిందకి నొక్కి చూసారా అండి మీరేం కంగారు పడకండి మ్యాడం నేను వెంటనే మా యొక్క స్టాఫ్ మెంబెర్ని మీ దగ్గరికి పంపుతాము అది ఏంటో మేం తొందరగా అది అవ్వడానికి మేము ప్రయత్నిస్తాము మీరేమీ కంగారుపడకండి మేము ఏ మీకాడ కానీ త్వరగా అవ్వకపోతే తలుపు ఇంకొక ఎమర్జెన్సీ తలుపు నుంచి మిమ్మల్ని వెంటనే మీకు ఏ ఇబ్బందీ కలగకుండా మేము పక్కదారినుంచి మీకు సౌకార్యాన్ని కలిగిస్తాం మీరేం కంగారుపడకండి అదే అండీ మీరు ఒ టైమ్ ఏమి చెప్పినా వెంటనే పంపుతామండి మీకు ఏ అసౌకర్యాన్ని కలిగించకుండా మీకు వెంటనే మేము మా యొక్క స్టాఫ్ మెంబెర్ ను ఇప్పుడే పంపుతాం వాళ్ళకు కూడ కుదరకపోతే వెంటనే దానికి సంబంధించిన పనివాళ్లని తీసుకొని వెంటనే మేము మీకు ఆ రూమ్ తలుపు మార్పించి మీకు గొల్లెంకి ఒక్క గొల్లెమే ఏర్పాటు చేస్తాం మీరేమీ కంగారు పడకండి మీకు అసౌకర్యాన్ని కలిగించినందుకు క్షమాపణని తెలియజేస్తున్నాం ఏం కంగారు పడకండి మేడం మీ దగ్గరికి ఇప్పుడే మా యొక్క స్టాఫ్ మెంబెర్ వచ్చేస్తున్నారు ఒక్క ఐదు నిమిషాల్లో మా స్టాఫ్ మెంబెర్ ఉంటాడు తర్వాత వల్ల కాకపోతే ఒక్క పదిహేను నిమిషాల్లో మా దానికి సంబంధించిన పనివాళ్లను తీసుకొని వచ్చి వెంటనే మీకు దానికి ఏం కావాలో అవి చూసి వెంటనే మీకు అది మరమత్తులను వెంటనే వేయిపిస్తామండి సరే అండి అదే అండి సరే వెంటనే మీకు ఒక రెండు నిమిషాల్లో మా యొక్క స్టాఫ్ మెంబరు మీ దగ్గరికి వస్తున్నారండి ధన్యవాదం